అవును అండి గుడ్ మార్నింగ్ మ్యామ్ క్యాంబ్రిడ్జ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి మ్యామ్ ఓకే మ్యామ్ ఏ క్లాస్ మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ ఎల్కేజికే ఎల్కేజికి అయితే ఒక ఫిఫ్టీన్ థౌజెండ్ వరకు పడుతుంది మ్యామ్ ఫీజు అంటే వితౌట్ బుక్స్ మ్యామ్ సెకండ్ క్లాస్కి ఒక ట్వంటీ త్రీ థౌజెండ్ వరకు ఫీజు పడుతుంది మ్యామ్ మళ్ళీ మీరు ఓన్లీ స్టడీస్ ఫీజే మ్యామ్ అంటే బుక్స్ మళ్ళీ మీరు బయట కొనుక్కోవాలి అదే మ్యామ్ మేము అదే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అవి ప్రొవైడ్ చేస్తాము మ్యామ్ నోట్బుక్స్ వచ్చేసి మీరు జనరల్గా మామూలుగా బయట కొనుక్కోవడమే మ్యామ్ అదే మ్యామ్ ఇంకా ఫ్యాకల్టీ టీచింగ్ అది కూడా అదే ఎల్కేజి వాళ్ళకి వాళ్ళు కొంచెం చైల్డ్ కేర్ టీచర్స్ మదర్ టీచర్స్ ఉంటారు మ్యామ్ ఎల్కేజి కాబట్టి అంటే ప్రీ ప్రైమరీ కాబట్టి వాళ్ళకి మదర్ టీచర్స్ ఉంటారు వాళ్ళని బాగా టేక్ కేర్ చేస్తారు ఇంకా సెకండ్ క్లాస్ వాళ్ళకి కూడా ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ సబ్జేక్ట్స్ అవి కొంచెం కొంచెం ఉంటాయి అలా సెకండ్ క్లాస్కి కూడా టీచింగ్ అది బాగానే ఉంటుంది మ్యామ్ ఎల్కేజీ వాళ్ళకి కొంచెం మంచిగా టేక్ కేర్ కూడా చేస్తారు అది ఫస్ట్ క్లాస్ నుంచి మ్యామ్ ఎల్కేజి వాళ్ళకు ఉండవు ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్ ఫస్ట్ నుంచి నైన్త్ క్లాస్ వాళ్ళ వరకు ఉంటాయి మ్యామ్ కరాటే డ్యాన్స్ మ్యూజిక్ ఉంటుంది మ్యామ్ దానికి సపరేట్ ఫీజు ఏం లేదు మ్యామ్ ఇంక్లూడింగ్ విత్ దిస్ ఓన్లీ దిస్ ఫీజ్ ఓన్లీ మ్యామ్ యా అదే మ్యామ్ మీరు స్కూల్కి రండి మ్యామ్ దాన్ని బట్టి చూసి మాట్లాడదాము ఒకసారి స్కూల్కి వచ్చి మీరు మాట్లాడి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఫీజు కరాటే మ్యూజిక్ అది మీరు ఏం కట్ట అవసరం లేదు మ్యామ్ స్టడీ ఫీజులోనే అవన్నీ ఇంక్లూడ్ చేసి ఉంటాయి ఇంకా ఆ ఫీజ్ సరిపోతుంది ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్